భారతీయ ఆరోగ్య సంరక్షక వ్యవస్థ ప్రస్తుతానికైతే దేశంలో బాగానే ఉందండీ మోదీ గారి క్రింద ఈ వ్యవస్థ నడుస్తుంది ప్రతి వ్యవస్థకు ప్రతి ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా సవాలనేది ఎదురవుతుందండీ అది ఎటువంటిదైన అవ్వచ్చు అది కొంత మందికి కొన్ని సమస్యలు ఏంటంటే వాళ్ళకి తగిన సమయంలో తగిన వా తగిన డాక్టర్స్ దొరకకపోవడం అదొక సమస్య అండి ఇంకొకటి ఏంటంటే మూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న ఆ ఆ స్థానిక ప్రజలకు కానీ లేకపోతే ఆ అక్కడున్న ఆ కోయవాళ్ళకి కానీ వీళ్ళకి వైద్యం చేయడం చాల వాళ్ళకి ఒక నిజంగా అంటే ఒక ఒక చాలా పెద్ద గ గో పెద్ద టాస్క్ లాంటిదేనండి ఎందుకంటే వాళ్ళకి ఈ ఆరోగ్య వాళ్ళ దగ్గర ఏంటండి వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమడిగినా అవి పసరమందులు ఇవి వాడుతూ ఉంటారండి కానీ వీళ్ళకి మందంటే నమ్మబుద్ధి అవ్వదు మళ్ళీ వాళ్ళకి వైద్యం చేయడం అనేది ఇంకో సవాలు వాళ్ళని ఒప్పించి వాళ్ళని వాళ్ళని వారికి వైద్యం చేయాలనేది ఒక సవాలండీ అదీ కాకుండా కొన్ని కొన్ని కొన్ని కొన్ని సార్లు తగిన ఆ ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉండదండి కొన్ని కొన్ని స్థలాలల్లో ఎక్విప్మెంట్ ఎంఆర్ఐ ఇప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళాలనుకోండి కొన్ని స్థలాలకి సాధ్య పడదండి కొండల్లోకి లోయల్లోకి వెళ్ళి కొండ ప్రాంత ప్రజలకి ఇలా వైద్యం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నదండి ఎందుకంటే అక్కడ మందులు తీసుకెళ్ళడం తీసుకెళ్ళగలం కానీ అక్కడికి ఎక్విప్మెంట్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళటం చాలా కష్టమండి ఇవి ఇవి భారతీయ ఆరోగ్య వ్యవస్థలో ఉన్న కొన్ని కొన్ని కష్టాలు సవాలు ఇంకొకటి ఏంటంటే సరిగ్గా ఈ యొక్క ఈ ఆరోగ్యం కోసము ప్రజల్లో అవగాహన లేకపోవడం కూడా మరొక సమస్య కింద మనం చెప్పగలం ఎందుకంటే ప్రజలకి సరిగ్గా అవగాహన లేకపోతే సప్పోజ్ ఏమైనా దగ్గు వస్తే ఆ పొడి దగ్గే కదా అనుకొని ఊరుకుంటారు కానీ అది ఏ దానికి తీసుకెళ్తాదో జ్వరం వస్తే ఆ మాములు జ్వరమే కదా తగ్గిపోతుంది కదా అనుకుంటారు కానీ అది ఎక్కడికి తీసుకు వెళుతుంది మనిషిని ఏం చేస్తుంది వాళ్ళకు అవి ఏమి తెలివండీ సో ప్రజల్లో కూడా అవగాహన లేకపోవడం ఇది కొన్ని సవాళ్ళ కింద మనం పేర్కొనగలమండీ